మా సమూహంలో సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి ప్రత్యేకమైన కథలు గాధలు బుర్ బుర్రకథ గురించి జంగలు సాధకులు సంచరిస్తు జంగం కథను ప్రదర్శించేవారు దీనిని దీనిని నేడు బుర్రకథ అని పిలుస్తారు ఇది ఒక విధమైన రంగస్థల నృత్యం బుర్రా అంటే తంబోరా ఒక సంగీత వాయిద్యం కథను చేసే చెప్పేటప్పుడు ప్రధాన ప్రదర్శకుడు వాయించేవాడు అతను ఏకా ఏకకాలంలో సంగీతం నృత్యాలను నృత్యాలు ప్రదర్శిస్తాడు చేస్తాడు గుంపులోని మరికొందరు డ్రమ్స్ వాయిస్తు మధ్య మధ్యలో చిన్న చిన్న వాక్యాలు చెప్పి కథను స సుసపన్నంగా చేస్తారు వారిని వంతలు అంటారు పదాహారణాల ప్రజా కళగా పేరున్న బుర్రకథకు మాతృక యక్షగానం ఇందులోని జోడు వంతల జంగం కథల స్ఫూర్తితో బుర్రకథలు రూపొన్ రూపొందాయి యక్షగానంలో స్త్రీలు ప్రధాన కథకులు బుర్రకథలో ఆ పాత్ర సమానంగా పురుషులు పోషిస్తారు కథకుడు వాయించే తంబూరా తంత్రి బుర్రా నుంచే బుర్రకథకు ఆ పేరు వచ్చింది ప్రాచీనమైన బుర్రకథ కళారూపానికి డెక్కీ కథ గుమ్మెట కథ తంబుర కథ తందాన కథ అనే పేర్లు ఉన్నాయి కథ చెప్పేటప్పుడు పలికే వంత తందానా తానా కాబట్టి దీనిని తందానా పాట అని కూడా వ్యవహరిస్తారు కథ వంత బుర్రకథ ప్రదర్శన బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు ప్రధాన కథకుడు మధ్యలో ఉంటే ఇరువైపులా వంతులు ఉంటారు ప్రధాన కథకుడు తంబుర మీటుతు నేపథ్యానికి అనుగుణంగా ముందుకు వెనక్కి కదులుతు కథ చెప్తుంటాడు సందర్భాన్ని బట్టి పళ్ళు పటాపటా కొరుకుతు కళ్ళల్లో రౌద్రం కురిపిస్తాడు విషాద ఘట్టాలలో కరుణ రస రసాన్ని పండిస్తాడు వంతలు వంత పాడుతు ఉత్సాహపరుస్తారు బుర్రకథలో చక్కటి కవిత్వం ఉంటుంది వినే ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది బుర్రకథ ప్రేక్షకులు ఎక్కువ మంది సామాన్య ప్రజలు అన్ బుట్ట బొమ్మలు బుట్ట బొమ్మలు ఇది పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం ఈ బొమ్మలను ఆవు పేడ చెక్క పొట్టు ఎండు గడ్డితో తయారు చేస్తారు నృత్యకారులు వివిధ రకాల మూసుగులు ధరిస్తారు అయితే నృత్యం పెర్కషన్ వాయిద్యాల దరువులపై మాత్రమే ప్రదర్శించబడుతుంది ఈ నృత్యంలో ధరించే ముసుగులు విభిన్న ప్రాత్ పాత్రలను చిత్రీకరిస్తాయి అవి వినోద వివు విలువలను పెంచుతాయి ఈ నృత్యంలో సున్నితమైన కదలికలు ఉన్నాయి కానీ అశాబ్దిక సంగీతం ఉంది ఈ నృత్యం కోసం నృత్యకారులకు ఎటువంటి వృత్తిపరమైన బోధన అవసరం లేదు ఇది నిజంగా సులభంగా కనుక ఎవరైనా దీన్ని చేయగలరు దీనికి కొంతమంది అభ్యాసం అవసరం కానీ ఎక్కువ కాలం కాదు డ్యాన్సర్లు పాడడం లేదా పాడటం లేదు బుట్ట బొమ్మలు కళాకారులు ఉపయోగించే దుస్తులు వెదురు కర్రలు ఆవు పేడ పెయింట్ ఎండు గడ్డితో కూడి ఉంటాయి ఇది ఒక బోలుగా ఉన్న ఎంట్రీయర్తో కూడిన బొమ్మలాంటి దుస్తులు ఇది చాలా తేలికగా ఉంటుంది ఎందుకంటే ఇది బోలుగా వెదురు కర్రలతో తయారు చేయబడింది దీని వలన నర్తకి నృత్యం చేసేటప్పుడు తీసుకు వెళ్ళడం సులభం వాటిలోకి జారిపోవచ్చు వారు నృత్యం చేసే తోలు బొమ్మల రూపాన్ని కలిగి ఉంటారు ఈ దుస్తులను రూపొందించడానికి రంగురంగుల పెయింట్లను ఉపయోగిస్తారు వారి తల భుజం నడుము మీద ప్రతి నర్తకీ ఒక దుస్తులు ధరిస్తారు కృష్ణుడు రాముడు శివుడు పార్వతి హనుమంతుడు అలాగే ఇతర దేవతల వేషదారణలు బాగా ప్రాచుర్యం పొందాయి ఆంధ్రప్రదేశ్లో ఈ నృత్యం వివిధ పండుగల ప్రదర్శించబడుతుంది ఏ బొమ్మను ఉపయోగించాలో పండుగ నిర్ణయిస్తుంది ఇది ప్రత్యేకమైన కథలు గాధలు